మీ మతమపరమైన పండుగలకు సంబంధించిన ఆహార పదార్థాలు ఏమిటి వివిధ పండుగలకు ఉపయోగించబడే నిర్దిష్టమైనవి ఏమైనా ఉన్నాయా ముఖ్యమైన హిందూ పడుగలు నాకు తెలిసి హిందూ మతంలో అనేక పవిత్ర పండుగలు ఉన్నాయి ప్రతీ పండగకి ప్రత్యేకమైన ఆచారాలు దేవతలు భక్తి అలాగే ప్రత్యేకమైన ఫుడ్ వంటకాలు ఉంటాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉగాది హిందూ నూతన సంవత్సరం ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు శ్రీరామనమి శ్రీరాముని జన్మదినం పానకం వడపప్పు ప్రసాదంగా తీసుకుంటారు అలాగే మర ముఖ్యంగా వినాయక చవితి వినాయకని పూజ ఒండ్రాళ్ళు లడ్డూలు ప్రసాదంగా తయారు చేేసి తీసుకోండం జరుగుతుంది దసరా తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తారు పులిహోార పెరుగన్నం ప్రధానంగా తయారు చేస్తారు దీపావళి మకర సంక్రాంతి కార్తిక పౌర్ణమి మహాశివరాత్రి కృష్ణాష్టమి రక్షాబంధం ఇలా చూసుకున్నట్లయితే మా ప్రాంతంలో ప్రతీ సంవత్సరం జరుపుకుంటూ ఉంటారు దీపావళి పండుగ లడ్డు జిలేబీ మైసూర్ పాకం గారలు స్నాక్స్ ప్రత్యేకంగా తయారు చేస్తారు మకర సంక్రాంతి పొంగల్ పండుగ చక్కెర పొంగలి అరిసెలు శనగల ఉండలు ప్రసిద్ధమైనవి మహా శివరాత్రి అయితే శివునికి ఉపవాసం బెల్లం పాలు పానకం తయారు చేస్తారు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని పుట్టినరోజు చక్కర పొంగలి తేనెతో అటుకులు ఉండ్రాళ్ళు ప్రసాదంగా తయారు చేస్తారు తీసుకుంటారు కూడా రక్షాబంధం అంటే అన్న చెల్లెలికి ప్రేమకు గుర్తుగా పండగా మిఠాయి లడ్డూలు తింటారు తీసుకుంటారు ఇలా ఈ విధంగా చాలా మట్టుకి దీపావళి దసరా మకర సంక్రాంతి కార్తిక పూర్ణమి ఇవన్ని మతపరమైన పండగలు ఇక్కడ ఉంటాయి జరుపుకుంటూ ఉంటారు మరీ ముఖ్యంగా ఉగాది పచ్చడి చాలా ప్రసిద్ధిగా ప్రచారంలోకి ఇక్కడ వాళ్ళు ఆహార పదార్థాలుగా తీసుకోబడుతూ ఉంటారు సో ఈ విధంగా మతమైన పండుగలు మేము జరుపుకోవడం ప్రతీ సంవత్సరం ఆనందంగా ఆహ్లాదంగా ఉంటూ ఉంటాయి